హలో చెప్పండెవరు గుద్ ఈవినింగ్ అండి ఓకే ఓకే ఓకే చెప్పండి చెప్పండి చెప్పండి అంటే మీరు ఇప్పుడెప్పుడైనా వర్షంలో తిరిగారా అండి అంటే ఎప్పుడైనా చన్నీళ్ళు స్నానం అయినా ఇట్లానయినా జలుబైబవుతుంది కదండీ

అది తింటే అలానే అవుతుంది అయితే నేను చెప్పేదినండి ఓకే ఓకే నేను చెప్పేదినండి గొంతు నొప్పికి కొంచం ఈ వాటరు నీళ్ళు వేడి చేసుకుని అందులో కొంచెం పసుపు లైట్గా కొంచెం వేసుకుని అది డైరెక్ట్ గొంతులో పోసుకోడానికి ట్రై చెయ్యండి అంటే కొంచెం మొత్తం హీట్ కాకుండా కొంచెం కొంచెం వేడవుతుంది చూడు అవి పోసుకోండి ఈ వొళ్ళు నొప్పులకు కొంచెం వ్యాయామం చెయ్యాలి రోజు మార్నింగ్ అలానే అవి తగ్గిపోతాయి మళ్ళీ దానికి ట్యాబ్లెట్సు ఉంటాయి అవి నేను రాసిస్తాను అవి మీరు స్టోర్స్కి వెళ్ళి తెచ్చుకోండి

ఉంటాయి ఉంటాయి అంటే గొంతు నొప్పికి అది మనం గొంతు నొప్పిక్కూడా ఉంటాయి మనం కొంచెం ఆరోగ్యంగా ఉంటాము ఆ తరువాత ఈ గొంతు నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంకొక మళ్ళీ అదే మీరు కొంచెం పండ్లు తీసుకుని పండ్లు కూడా తినండి రోజు కొంచెం మార్నింగ్ లేచిన తరువాత వ్యాయామం చెయ్యండి ఎక్సర్సైజ్లాంటివి అలాంటివి సరే సరే అండి సరే సరే అండి